నేను ఆన్లైన్లో ఒక ఫోన్ ఆర్డర్ చేసి ఉన్నారు అది వచ్చి మన అమ్మాయికి వంటి ఆన్లైన్ క్లాస్ కావాలని చెప్పింది తన వంతు మన ఇంట్లో ఆర్డర్ చేసున్నారు అది తీసి ఏమి పనే చేయలేదు ఫస్ట్ ఒక మూడు దినం చాలా బాగుంది దాన్ని ఇక ఎట్లా పోయిందని తెలియలేదు కెమెరా క్వాలిటీ పోయింది హ్యాంగ్ అవుతుంది అదికి సెకండ్ ప్రోడక్ట్ని పంపినారో ఏమీ తెలిలే మొన్న వచ్చేసి ఇంటర్నేషనల్ టూరిజం అంటే సెవెన్ లేస్ రొప్పో సెవెంటీ అని చెప్పున్నారు అయితే రిటర్న్ వేస్తే వాళ్ళు వాడు ఏమీ రెస్పాన్స్ చేయలేదు తర్వాతకి కంప్లైంట్ చేసినారు అప్పుడు ఏమి రెస్పాన్స్ చేయలేదు అనిక శ్రీ ఇచ్చి చూసినమంటే అన్నీ అంటిలోంచి దాన్ని కొంచెం రిపేర్ చేసి చూసున్నారు అప్పుడు కూడా అది ఏమీ పని చేయలేదు మాకు డబ్బే వేస్ట్ అయ్యింది ఆ మెటీరియల్ వచ్చి పదివేలు తీసున్నారు సరే అమ్మ వాళ్ళతో చూస్తే అప్పుడు ఎట్లా అంటే మనకి ఏమీ పని చేయలేదు మనకు ఇస్తే అట్లనే పనిచేస్తుంది అన్నారు ఆ ఫోన్లు వచ్చి జాస్తి వేడెక్కుతూ ఉంది ఇప్పుడు కొంచెం అన్ని ఫోన్లు ఒక ముప్ఫై ముప్ఫై నిమిషం నలభై నలభై నిమిషాలు యూజ్ చేస్తేనే వేడెక్కుతుంది అయితే ఈ ఫోన్ మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వేడెక్కిపోతుంది మీ అమ్మాయికు హోం వర్క్ ఇస్తున్నారు కదా అమ్మాయి వచ్చి అయితే ఇదేనే మాకు కొంచెం భయంగా ఉంది ఈ మొబైల్ ఫోన్కి ఏమన్నా అయింది అమ్మకి ఏమన్నా ఉంటే చెప్పేసి భయమైంది హారిక అమ్మ వచ్చి క్లాస్ అంటేప్పుడు ఏం చూసినావు తెలియలేదంటే ఇవి చూస్తా ఉన్నా ఉన్నావు కొంచెం ఆగి చూస్తే ఎక్కువ ఎక్కువ ఎక్కువ హ్యాంగ్ అవుతుంది అప్పుడు క్లాస్ అటెండ్ చేస్తూ ఉండేప్పుడు ఎప్పుడు హ్యాంగ్ అవుతున్నప్పుడే అమ్మాయికి కష్టం కదా అదే మరి అంతా అవుతూ ఉంది అది అది ఇక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఆన్లైన్ ప్రోడక్ట్ సరే యూజ్ చేస్తున్నారంటే కొంచెం నెలలో యూజ్ చేసినాము నేను చేస్తా ఉన్నారు ఫోన్ ఏమైంది యూజ్ చేసినప్పుడే ఒక దినం ఏదో వేడెక్కిపోయి అట్నే ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయినాక ఇదేమి పని కాదని చెప్పి దీని మీద కంప్లైంట్ చేసి ఇస్తామని చూస్తే ఇవ్వనం లేదు తర్వాత ఏమీ లేదు పెట్టేసేస్తాం ఆ ఫోన్ని మళ్ళీ ఒక్కొక్క ఈఎంఐ చూస్తే మేము ఆల్రెడీ ప్రోడక్ట్ కూడా చెప్తే చేస్తాము అయితే ఏం చేసి టీవీ ఒకటి ఆర్డర్ చేసినాము బాగుందంటే అంటే అందరూ చెప్పినారు మ్యాక్రో పక్కన ఉంటాదన్నారు దర్వాజ తీసినాను తీస్తే తీస్తే అది యూజ్ చేస్తే బాగనే ఉంది అక్కడ వన్ వీక్ రెండు వీక్ రెండు వీక్లు బాగనే ఉంది పది పదిహేను వరకు బాగనే ఉంది తర్వాత ఏమంటే అది డిస్ప్లేలో లైన్స్గా ఉంది లైన్లు ఏంటో వస్తుంది గ్రీన్ కలర్లో దానికి కనుక మేము ఆన్లైన్లో ఏమీ ఆర్డర్ చేయలేదు ప్రోడక్ట్ అన్నీ బ్యాడ్గా ఉంది